హలో గుడ్ మార్నింగ్ సార్ అవును సార్ చెప్పండి సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్

ఓకే సార్ ఫస్ట్ అఫ్ ఆల్ మీ డీటెయిల్స్ కావాలి మీరు ఎంత మంది వస్తున్నారో చెప్పగలరా సార్ ఓకే సిక్స్ మెంబెర్స్ వస్తారా సార్ మీరు డైరెక్ట్గా ఆంధ్రాలోనే దిగుతారా సార్ లేదంటే మా వెహికల్ ఏమైనా మీరున్న ప్లేస్కి పంపాలా సార్ ఓకే సార్ ఓకే సార్ అయితే మీరు సిక్స్ మెంబర్స్ అంటున్నారు మీరు ఆంధ్రాలో దిగిన వెంటనే మిమ్మల్ని పికప్ చేసుకుని అండ్ ఎన్ని డేస్ ఉందాం అనుకుంటున్నారు సార్ ఇక్కడ ఓకే సార్ ట్వెల్వ్ డేస్ ఉంటారా అయితే ట్వెల్వ్ డేస్కి సరిపడా మీరు ఆంధ్రాలోనే అన్ని ప్లేసస్కి విజి విజిట్ చెయ్యాలి అనుకుంటున్నారు ఓకే సార్ మనకి ఆంధ్రాలో మ్యూజియంస్ ఉన్నాయి నెక్స్ట్ బీచెస్ ఉన్నాయి టెంపుల్స్ ఉన్నాయి సార్ మీరు ఫస్ట్ వచ్చిన వెంటనే ఆంధ్ర వచ్చిన వెంటనే అయితే సార్ మీరు మాక్సిమమ్ ట్రైన్ దిగడం కాకినాడ టౌన్లో అయితే దిగుతారు సార్ సో మీరు కాకినాడ నుంచి స్టార్ట్ చేసుకుంటే కాకినాడలో బీచ్ అయితే స్పెషల్ ఉంది సార్ మనకి మీరు ట్వెల్వ్ డేస్ అంటున్నారు కాబట్టి సార్ మనము షెడ్యూల్ అయితే వేస్తున్నాం సార్ అంటే తొందరగా కుదిరితే మనం అన్ని ఎక్కువ ప్లేసెస్ తిరగడానికి అయితే మనము షెడ్యూల్ వేసుకుని ట్రై చేద్దాం సార్ ట్వెల్వ్ డేస్ ఎనఫ్ సార్ మనకి సో మనం ఇలాగ కాకినాడ తిరుపతి రాజమండ్రి తర్వాత విజయవాడ హైదరాబాద్ ఇవన్నీ చూద్దాం సార్ ఓకే సార్ రాజమండ్రిలో అయితే క్రిస్టియన్ టెంపుల్ ఒకటి ఉంది సార్ అది ఒకటి స్పెషల్ అండ్ కోరంగి మ్యూజియం అని ఒకటి ఉంది సార్ అక్కడికి కూడా మనం వెళదాము కాకినాడ బీచ్ అని చెప్పాము తిరుపతి అయితే అక్కడ అన్నవరం టెంపుల్ అని ఉంటుంది సార్ చాలా స్పెషల్ సార్ అది చాలా పెద్ద టెంపుల్ అది అక్కడ నుంచి మనం వైజాగ్ టూ బీచెస్ ఉంటాయి సార్ అండ్ అక్కడ జూ కూడా ఉంటుంది మనకు మ్యూజియంస్ కూడా ఉంటాయి అండ్ మనకి కైలాసగిరి ఇలాంటివి చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి మనం విజిట్ చెయ్యచ్చు మీరు రకరకాల ఫుడ్ స్టాండ్స్ కూడా చూడచ్చు సార్ అంటే వేరే వేరే ప్లేసెస్లో ఫుడ్స్ ఎలా ఉన్నాయి అని కూడా చూడచ్చు మీరు ఈ ఈ టెంపుల్స్ అండ్ విజిటింగ్ ప్లేసెస్ ఎంజాయ్ చేసినట్టే అవి కూడా ఎంజాయ్ చెయ్యచ్చు ఓకే సార్ నేను మీరు ఏ టైమ్లో వస్తున్నారు అని చెప్తే ఆ టైమ్ నుంచి మీరు ఏ టైమ్కి వెళ్ళిపోవాలో చెప్తే నేను మీకు షెడ్యూల్ వేసి ఏ టైమ్ నుంచి ఏ టైమ్కి మనం ఎంత స్పెండ్ చేసి వెళ్ళాలి అన్నది మీకు ఏమైనా ఒకవేళ టికెట్స్ ఏమైనా తీసుకోవాలి అంటే ముందుగానే బుక్ చేసి అన్నీరెడీ చేసి ఉంచుతాము సార్ మీకు టైమ్ వేస్ట్ అవ్వకుండా మీకు తొందరగా కంప్లీట్ అవ్వడానికి ఓకే సార్ ఓకే సార్ అయితే మీరు ఇవన్నీ ఇవన్నీ నేను మీకు ఓకే సార్ మీకు ఇవన్నీ కూడా నేను మీకు వాట్సాప్ చేస్తాను ఇది మీ వాట్సాప్ నెంబరే కదా సార్ ఓకే సార్ ఇవన్నీ చూసుకున్న వెంటనే మీకు కాల్ చేస్తాను సార్ ఒకసారి షెడ్యూల్ చూసుకుని ఓకే అయితే మాకు ఓకే మెసేజ్ చేయండి అక్కడ నుంచి మీకు ఓకే